మొక్కలను పెంచడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వీటికి ఆవు పేడను కోళ్ళ ఎరువులను కలిపి నిలువ ఉంచి మొక్కలకు వేయటం వలన మొక్కల పెరుగుదల అనేది ఆరోగ్యంగా చాలా తొందరగా పెరుగుతాయి వీటికి నీరు అనేది సరైన మోతాదులో నిత్యం అందించాలి మొక్కలు పెంచడానికి నల్లరేగడి కూడా మట్టి బాగా ఉంటుంది ఒక బంకమట్టిలో పెరగడానికి తప్ప మిగతా నేలలో మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ కాలంలో మొక్కలు పెంచడానికి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు కానీ నాచురల్గా మొక్కలు పెంచాలంటే పశువుల ఎరువులను వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా త్వరగా పెరుగుతాయి వాటి వల్ల వచ్చే ఆహారం అనేది ఆరోగ్యంగా ఉంటుంది